ఆంధ్రప్రదేశ్ వంటకాలు దాన్ని రుచి మరియు సుగందానికి ప్రసిద్ధి చెందాయి ఈ వంటకాలు తరచుగా ఘాటైన మరియు సుగంధ భరితమైన మసాలాలతో తయారుచేయబడతాయి ఆంధ్రప్రదేశ్లోని కొన్ని సాధారణ ఆహారాలు మరియు వంటకాలు చపాతి చపాతీలు ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ప్రాచుర్యం పొందిన ఆహారాల్లో ఒకటి వీటిని గోధుమపిండితో తయారు చేస్తారు మరియు సాధారణంగా మసాలాలతో చేసిన కూరలతో వండిస్తారు బియ్యం బియ్యం ఆంధ్రప్రదేశ్లోని మరొక ప్రాధాన్య ఆహరం దీన్ని సాధారణంగా పప్పు కూరలు లేదా సాంబార్తో వండిస్తారు పెసరట్టు పెసరట్టు అనేది ఒక ప్రసిద్ధి ఆంధ్రప్రదేశ్లో వంటకం ఇది పెసరపిండితో తయారు చేయబడుతుంది దీన్ని సాధారణంగా మసాలాలతో చేసిన కూరలతో వడ్డిస్తారు పరసు పరవాన్నం పరమాన్నం అనేది మరొక్క ప్రసిద్ధం ఆంధ్రప్రదేశ్లోని వంటకం ఇది బియ్యం పిండితో తయారు చేయబడుతుంది దీని సాధారణంగా మసాలాలతో చేసిన కూరలతో వడ్డిస్తారు పూతరేకులు పూతరేకులు అనేవి ఆంధ్రప్రదేశ్లోని ఒక అపూర్వమైన ఆహారం ఇది ఒక రకమైన పుట్టగొడుగు ఇది ఘాటుగా మరియు సుగంధ భరితమైనది పూతరేకులను సాధారణంగా మసాలాలతో చేసిన కూరలతో వడ్డిస్తారు ఆంధ్రప్రదేశ్లో వాడే కొన్ని అపూర్వమైన దినుసులు మరియు వండే పద్ధతులు పూతరేకులు పూతరేకులను సాధారణంగా ఒక రకమైన మసాలాలు దాల్చిన చెక్కతో వండిస్తారు